విజయనగర మహారాజులకు ఒక గొప్ప చరిత్ర ఉంది విజయనగర మహారాజులకు బొబ్బిలి మహారాజులకు ఎక్కువగా యుద్ధాలు జరిగేవి ఒక కోడిపుంజు వలన రెండు రాజ్యాల మధ్య గొడవ జరిగింది అది కూడా పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఈ గొడవని ఆపటానికి రాజు గారి చెల్లెలు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు ఆవిడ పేరు పైడితల్లి అమ్మ తల్లి పైడితళ్ళి అమ్మ పైడితల్లి అమ్మ గారు అందుకే ఇప్పుడు పైడితళ్ళి అమ్మతల్లి అని పూజలు చేస్తున్నారు ఆమె ప్రతిమను తీసి ప్రతిష్టించి పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు